రాజకీయాలలో ఉన్నవారు కళాకారులు రచయితలు మొదలైన వారు బహిరంగంగా మర్యాద పాటించకపోతే సమాజానికి ఎలాంటి హాని జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఉదాహరణకు రాజకీయాల్లో ఉన్నవారైనా కళాకారులు రచయితలు మొదలైన వారు ఎవరైనా బహిరంగంగా మర్యాద పాటించాల్సిందే ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు బహిరంగంగా మర్యాద పాటించకపోతే సమాజంలో ఎవ్వరు రాజకీయాల్లో ఉన్న వారికి విలువ ఇవ్వరు గౌరవ మర్యాదలనేవి పూర్తిగా కోల్పోతారు ఫలానా ఒక మనిషి రాజకీయ నాయకుడు వస్తున్నాడు అంటే జనాల్లో ఎంత గౌరవం ఎంత మర్యాద ఉంటుందో ఆ మర్యాద గౌరవం భక్తి అభిమానం ముఖ్యంగా అభిమానం అనేది ఆ రాజకీయ నాయకుడు కోల్పోతారు వాళ్ళకి హాని ఎక్కువగా జరుగుతుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో ఓటు వెయ్యాలి అని వెయ్యమని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళకి పూర్తిగా అవమానాలు ఎదురవుతాయి హాని ఉంటుంది అందుకని వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా బహిరంగంగా ప్రజల మధ్య సమాజంలో మర్యాద పాటించాలి సమాజంలో ఉన్న జనానికి ప్రతీ ఒక్క మనిషికి మర్యాద ఇవ్వాలి